సూరి బాబు ఏజెన్సీయేనా అండి మేము ఆంధ్రప్రదేశ్ అయితే వస్తున్నాము అండి ఫ్యామిలీతో ఇప్పుడు మేము ఇక్కడికి రీచ్ అయ్యాక మీ ప్రొఫైల్కి అయితే మేము అడ్రస్ పెడదాము అనుకుంటున్నాము అంటే మీ సర్వీస్ బాగుంటుంది అని చెప్పి చాలా మంది చెప్పారు నేను విజయవాడ నుంచైతే వస్తున్నాను సార్ అవునండీ అక్కడ నుంచి మీరు నన్ను పిక్అప్ చేసుకుంటే నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ మీరు నాకు అవునండి సార్ నాతోపాటు ఇంకా నాలుగురు వస్తున్నారు సార్ నాతో సో మా నలుగురి

అయితే మేము త్రీ డేస్ అయితే ఉందాము అనుకుంటున్నాము సార్

అయితే మాకు క్యాబ్ బుక్ చేస్తారా సార్ మాకు కొంచెం అంటే కొంచెం డిటైల్స్ కావాలండి అంటే

ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అయితే నాకు ట్రిప్ కోసం తెలుసుకున్నాను ఆల్రెడీ సో ఇంకా బుక్ చేద్దాము అనే నేను డైరక్ట్గా మీకు కాల్ చేస్తున్నాను కొంచెం మీ ప్రొఫైల్ నాకు సెండ్ చేస్తే సార్ నేను మీకు ఫోన్పే చేయడమన్నదా లేదంటే క్యాష్ ఇవ్వడమన్నదా చేస్తాను సార్

ఓకే సార్ ఓకే సార్ అయితే మీరు తప్పకుండా నేను మీకైతే మెస్సేజ్ చేస్తాను సార్ ఒకసారి మీ ప్రొఫైల్ నాకు షేర్ చేస్తే నేను వెంటనే చూసి మీకు ఆన్సర్ చేస్తాను